డ్రాయింగ్ గీసేటప్పుడు మనం వాడవలసిన స్టేషనరీస్ ఏంటి అంటే ఫస్ట్గా ఒక షీట్ అ షీట్ ఒకటి తీసుకోవాలి ఇంకా పెన్సిల్ ఆర్ట్ లైన్స్ పెన్సిల్స్ బ్రాండ్ ఉంటాయి అటువంటివి ఇంకా హైలైట్స్ చేయడానికి ఒక్క పెన్సిల్ ఇంకా పెన్సిల్ని హోల్డ్ చేయడానికి ఇంకొక స్టాండ్ టైపులో ఉంటుంది అది ఒకటి ఇంకా దానికి వైట్ హెయిర్ డ్రా చేయడానికి టైప్ ఆఫ్ పెన్సిల్స్ ఉంటాయి అవి కలర్ పెన్సిల్స్ ఇంకా అట్లాంటివన్నీ కావాలి పెయింటింగ్స్ సంబంధించినవి కూడా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా డ్రాయింగ్ వేసేటప్పుడు వాడవలసిన సామాగ్రి